రోజు వారి పరంగా చూసుకున్నట్లయితే నన్ను నేను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేను తెల్లవారుజామున ఒక ఆరు ఆరున్నర ప్రాంతంలో లే లేస్తాను పొద్దుగాలే లేచిన తరువాత వెంటనే బెడ్ని దిగి వెళ్ళకుండా లేచిన తరువాత బాడీ అంతా స్టేబుల్ అయ్యేటట్టు బ్యాక్ టూ నార్మల్ వచ్చేంత వరకు నేను అంతే కూర్చొని ఒక ఐదు నిమిషాలు కూర్చొని తరువాత లేచి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగి ఆ తరువాత సూర్యుడు పడే ప్రదేశానికి వెళ్ళి ఒక పది నిమిషాలు అక్కడ ఉంటాను ఎందువలన అంటే పొద్దుగాల మనకి సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి అనేది మన ఒంటికి లభిస్తుంది అది ఒంటికి చాలా ఇంపార్టెంట్ విటమిన్ మనం తెల్లవారుజామున లేచి సూర్యుడు యొక్క కిరణాలు మన మీద పడేసి పడేటట్టు చూసుకున్నట్లయితే మన బాడీలో విటమిన్ డి లోపు వా లేకుండా డెఫిషియన్సీ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండటానికి అది ఒక కారణం అవుతుంది తరువాత పళ్ళు తోమి నా కాలకృత్యాలను తీర్చుకొని నేను కొద్దిసేపు యోగా అనేది చేస్తాను ప్రాణాయామ ప్రాణాయామ కపాలభాతి యోగాతోని ఆసనాలు నాకు వీలైనప్పుడు సూర్య నమస్కారాలు కూడా చేయటం జరుగుతుంది యోగా చేసుకున్న తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కొరకు నేను కొద్దిసేపు ఎక్ససైజెస్ అనేది చేస్తాను ఇంట్లో నా దగ్గర రెండు డంబెల్స్ అనేవి ఉన్నాయి వాటి ద్వారా వాటిని తీసుకుని కొద్దిసేపు నేను ఎక్ససైజెస్ చేస్తాను ఎక్ససైజ్లో వివిధ రకాలుగా బైసిప్స్కి కానీ షోల్డర్స్కి కానీ ట్రైసిప్స్కి కానీ బ్యాక్ కానీ అవి అంతా బిల్డప్ చేసుకోవడానికి కొద్దిసేపు ఎక్ససైజ్ చేస్తాను బిల్డ్ చేసుకోవడానికి తరువాత కొన్ని పుషప్స్ అనేది కూడా చేస్తాను చెస్ట్కి చాలా పవర్ఫుల్ అది పవర్ఫుల్ పుషప్స్ ద్వారా చెస్ట్ మనం డెవలప్ చేసుకోవచ్చు తరువాత డ్రై ఫ్రూట్స్ తింటాను తరువాత స్నానం చేసి నా టిఫిన్ని తినేసి నేను రెడీ అయ్యి కాలేజ్కి వెళతాను ఇది ఒక వారంగా మనం భావించినట్లైతే ఇది కొన్ని రోజులు పాటిస్తాను కొన్ని రోజులు నేను బయటకి ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల లేచిన తరువాత ఈ యోగా చేసుకొని బయటకి జాగింగ్కి అనేది వెళ్ళటం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు అలా చేస్తాను కొన్ని రోజులు ఇలా ఇంటి ఇంట్లోనే ఉండి ఇంటి దగ్గర ఎక్ససైజెస్ చేస్తుంటాను యోగా తరువాత కొన్ని రోజులు జాగింగ్కి అలా వెళతాను కొన్ని రోజులు వాకింగ్ వెళతాను దగ్గర్లో ఒక పార్క్ అనేది ఉంటుంది ఆ పార్క్ దాకా నడుచుకుంటా వెళ్ళి పార్కులో ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ అలా వాకింగ్ చేసి లేదా జాగింగ్ అనేది చేసి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటాను ఈ మొత్తం అయిపోయిన తరువాత నేను ఇంక ముందు చెప్పినట్లైతే చెప్పినట్లుగానే టిఫిన్ అనేది తినేసి నేను కాలేజ్కి వెళతాను ఈవినింగ్ నీ సాయంకాలం నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ నేను లైట్గా వామప్ కానీ ఎక్ససైజెస్ లాంటివి చేసుకొని తరువాత నేను సొంతంగా ప్రోటీన్ షేక్ అనేది ఒకటి కొన్ని పదార్థాలను వాడి ఇంటెక్గా కొంచెం ప్రోటీన్స్ని తీసుకుంటాను అలానే డైలీ ఎగ్స్ అనేవి తింటాను ప్రోటీన్ కావాలి కాబట్టి ఇంకా ఎక్ససైజ్ చేస్తూ ఫిట్గా ఉందామని ఆలోచిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన డైట్ కూడా సక్రమంగా మనకి ఉండాలి ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ మనం ఎక్ససైజ్ చేసుకుంటూ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఏయిదర్ వాకింగ్ కానీ చేసుకున్నట్లైతేనే మనకి ఆ ఫలితం అనేది మనలో కనిపిస్తుంది వచ్చి ప్రోటీన్ షేక్ చేసుకొని వాటిని త్రాగుతాను అలానే కొన్ని రోజులు ఓట్స్తో ఓన్లీ సెపరేట్గా ఓట్స్ షేక్ అనేది ఒకటి చేస్తాను ఇంకొకటి బ్రౌన్ బ్రెడ్ మధ్యలో పీనట్ బట్టర్ పెట్టుకొని తింటాను దాంట్లో కూడా ప్రోటీన్స్ ఉంటుంది అప్పుడప్పుడు చాలా తక్కువ రైస్ తింటాను ఎక్కువ ప్రోటీన్స్ ఇన్టేక్స్కి చూసుకుంటాను జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను తరువాత మీల్ మేకర్స్ని ఎక్కువ తీసుకుంటాను అది చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చికెన్తో పాటు చికెన్ డైలీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అది రోజు తీసుకోను రోజు మార్చి రోజు చికెన్ మరియు కొంచెం అన్నాన్ని తింటాను ఈ ప్రోటీన్ షేక్ ఉంటుంది ఎగ్స్ తింటాను ఎగ్ వైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ సక్రమంగా తిండి పదార్థాలను పాటిస్తూ జంక్ ఫుడ్ తినకుండా ప్రాపర్ డైట్ ఉంచుకొని కష్టపడుతూ ఒంటిని హెల్దీలా బాడీని హెల్దీలా చూసుకుంటూ జాగింగ్ రన్నింగ్ ఎక్ససైజెస్ యోగా అనేవి నా డైలీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి ఒకరోజు యోగా తరువాత ఎక్ససైజ్ ఉండవచ్చు ఒకరోజు యోగా తరువాత వాకింగ్ అనేది ఉంటుంది కొన్ని రోజులు అప్పుడప్పుడు రోజు చేయకుండా ఒక్కోసారికి యోగా ఒకటి చేసేసి రోజు మిగతా వాటికి రెస్ట్ అనేది తీసుకుంటాను ఎలాగైనా నేను కాలేజీ వెళ్ళడానికి ఇక్కడి నుండి నా బస్ స్టాప్ దాకా నేను డైలీ వన్ కిలోమీటర్ మళ్ళీ తిరిగి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వాకింగ్ అనేది అక్కడ కూడా జరుగుతుంది నాకు ఇలా ఇవన్నీ పాటిస్తూ నా జీవనశైలిని నేను మంచిగా చూసుకుంటున్నాను